తోటపని మొదలుపెట్టడం అభిరుచికి చేసుకోవాలని నాకు ఎందుకు అనిపించింది అంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి చుట్టూ మన చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైన ఆహ్లాదకరంగా కనిపిస్తే మన మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి నాకు తోటపని మొదలుపెట్టాలని అనిపించింది దీన్ని చాలా మంది ఇప్పుడు పెరట్లో స్థలం లేకపోయినా సరే బాల్కనీలోను తోటల దొడ్డిలోనో బయట అరుగు మీద కూడా మొక్కలు అనేకరకాలైన మొక్కలు పెంచుకుంటున్నారు ఇప్పుడు బయట అనేక రకములు ఎరువులు వాడి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి అందరూ సేంద్రీయ ఎరువులు వాడి సేంద్రీయ దిగుమతులను సేంద్రీయ పంటలను కూరగాయలను చిన్న చిన్న మొక్కలను చిన్న చిన్న కుండీల్లోనే పెంచుతున్నారు ఇవన్నీ చూసి నాకు ప్రేరణ కలిగింది వాట్లి వలన నేను కూడా తోటపని మొదలుపెట్టడం నా అభిరుచిగా మార్చుకున్నాను అందుకనేసి వాట్లిల్ని పెంచుకుంటున్నాను మొక్కల్ని పెంచండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి